ఆట ధ్యాసలో అన్ని మర్చిపోతారు పెరుగుదల ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది రక్తం కూడా చక్కగా అన్ని భాగాలకు ప్రవహిస్తుంది శరీర ఎదుగుదల బాగుంటుంది చురుగ్గా ఉంటారు మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది చదువుకున్న ఏ పని చేసినా ఉత్సాహంగా ఉంటారు ఎవరితోనైనా ఆడుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది పెరుగుతుంది ఎప్పటికీ ఒకేచోట ఉండడం వల్ల మరియు మెదడు మొద్దు బారుతుంది మెదడు హుషారుగా పని చేయదు చదివింది సరిగ్గా గుర్తుండదు ఏ పని చేసినా గుర్తుండదు శారీరిక ఎదుగుదల కూడా బాగుండదు అతిగా ఆలోచించడం కూడా మర్చిపోతారు ఆనందంగా ఉంటారు ఆటలు చాలా ఉపయోగం ఆటల వివిధ భౌతిక మరియు వ్యూహాత్మక సవాలుతో సహా చురుకుయైన శారీరక కార్యకలాపాలు సంబంధం కలిగి ఉంటాయి వినోదాన్ని అందించే విధంగా ఉంటాయి

కండరాలు ఎముకలు ఎదుగు గల చాలా బాగుంటుంది అలాగే స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు అవుతారు వాటితో అందరితో స్నేహంగా ఉంటారు దానితో గెలవాలి అనే ఉత్సాహం పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆటలు ఆడకుండా ఇంట్లోనే ఉంటే చిరాకు వాటిలో వారిలో వారికి ఒత్తిడి అనిపిస్తుంది అంతేకాకుండా నీరసంగా ఉంటారు తర్వాత కొంతకాలానికి అధిక బరువు మరియు ఆరోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది అలాగే శరీరంలో అవయవాలు అన్నీ సక్రమంగా పనిచేస్తాయి ఆటలు వలన ఉల్లాసంగా ఉంటారు శరీరపు దృఢత్వం అభివృద్ధి చెందుతుందని తెలుస్తుంది వారికి క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుంటారు ఆటలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని అవగాహన ఉంటుంది శరీరానికి చెమట పట్టేలా ఆటలు ఆడాలి పిల్లలు అలాంటి ఆటలు ఆరోగ్యానికి శరీరానికి మంచిది ఆటలు వల్ల మంచి గుర్తింపు కూడా వస్తుంది అంతేకాకుండా వారి జీవితం చాలా సులభతరం అని అనిపిస్తుంది ఆటలు ఆడటం వలన సున్నితంగా ఉంటారు మనుషులు శరీరానికి ఉపయోగకరంగా ఉంటాయి ఆటలు మనుషులకు ఉపశమనం కలిగించి ఆనందాన్ని ఇస్తాయి కఠిన తత్వం మారుతుంది మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి ఆటలు ఎక్కువగా ఆడేవారు చాలా చురుగ్గా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడు ఆనందంగా ఎప్పుడు బాధ్యతను అని బాధపడేవారు వాటిని మరిచిపోయి ఉత్సాహంగా ఆటలతో సమయాన్ని గడుపుతారు నలుగురితో మాట్లాడతారు చర్చించుకుంటారు ఆటలు మానసికంగా సంతోషాన్ని ఇస్తాయి శారీరకంగా ఆనందాన్ని అందిస్తుంది

భాష కూడా అభివృద్ధి చెందుతుంది కండరాలు సరైన దిశలో ఎదుగుతాయి ఆరోగ్యకరమైన గుండె ఊపిరితిత్తులు మరింత పటిష్టంగా పనిచేస్తాయి క్రీడల్లో పాల్గొనడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుం ప్రకృతిలోని సహజమైన గాలిని పీల్చడం వలన ఆరోగ్యంగా ఉంటారు నిజానికి బయట వాతావరణాన్ని అలవాటు పడడం వల్ల వారీ శరీరంతో బ్యాక్టీరియా పోరాడే శక్తి పెరుగుతుంది ఆటలు ఏకాగ్రతను పెంపొందేందుకు తోడ్పడుతాయి ఏకాగ్రత అనేది ఎందులోనైనా విజయాన్ని సాధించేందుకు ముఖ్యమైన సాధన క్రీడల వల్ల భౌతిక ఓర్పును కలిగిస్తాయి ఆటలో గొప్ప అవకాశాలు సంతోషాలు ఉంటాయి ఆటలే ఆరోగ్యంగా భావిస్తారు ఓర్పును కలిగి ఉంటారు ఆటలు ఆడటం వల్ల పిల్లలు కాదు పెద్దలు పెద్దలకు ఉపశమనం కలిగే ఆనందాన్నిస్తుంది మంచి ఆరోగ్యకరమైన ఆనందకరమైన వాతావరణం అలవాటు అవుతుంది మరియు శుభ్రంగా సులభతరంగా ఉంటాయి కనిపించని వ్యాధులను బ్యాక్టీరియా కూడా దూరమవుతాయి ఆటలను ఆడటం వలన శరీరం దృఢంగా ఉంటుంది శరీరం నొప్పులతో ఉంటుంది ఆటలు ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోతారు ఇంకా సమస్యలు ఒక లెక్క అని అనుకునే ఉంటాము